నేను నా జీవితంలో గర్వించదగిన విజయం ఏమిటి అంటే నేను ముసలివాళ్ళకి సాయం చేయడం నేను నా చిన్నప్పటి నుంచి అందరికి సాయం చేయడం నాకు బాగా అలవాటు అందుకు నేను చిన్నప్పటి నుంచి అందరికి సాయం చేయడం మొదలు పెట్టాను నేను అనాథ ఆశ్రమాలకి వెళ్ళి ఎక్కువగా సాయం చేయడానికి వెళుతు ఉంటాను అందులో ఈ ముసలివాళ్ళు వృద్ధులు వంటి వాళ్ళకి నేను ప్రతి నెల వెళ్ళి పళ్ళు నెక్స్ట్ జ్యూస్లు వంటివి ఇస్తు ఉంటాను అందుకు నాకు చాలా గర్వంగా ఉంది నేను అది గర్వించదగిన విజయం అని నేను అనుకుంటున్నాను